తెలంగాణాలో వివిధ జిల్లాలో వివిధ ప్రాంతంలో వివిధ రకాలలో చాలా రకాల థియేటర్లు ఉన్నాయి వాటిలో ఏదయితే డిస్ట్రిబ్యూటరు ఎవరయితే సినిమాను కొంత పెట్టుబడి పెట్టి కొంటారో ఆ సినిమాను ప్రదర్శించటానికి ఈ థియేటర్లలో లీస్ గానీ లేదా వీటితో ఒక కాంట్రాక్టు అగ్రిమెంటు చేసుకొని ఆ ఆయా సినిమాల్లో ప్రదర్శిస్తుంటారు ఒక రోజుకు సుమారు ఆరు లేదా నాలుగు మాటులు సినిమా డ్యురేషన్ బట్టి ఆ ఆటలను ఆడిస్తూ ఉంటారు కాబట్టి ఈ సినిమాలు ఎవరయితే డిస్ట్రిబ్యూట్ చేస్తరో వారి నిర్ణయంతో థియేటర్ల ఓనర్ల అనుమతితో సినిమాలనేవి ప్రదర్శించబడతాయి వాటిలో భాగంగా తెలంగాణాలో కొత్త సినిమా చూపించే ప్రధాన థియేటర్లు మల్టిప్లెక్స్లు చాల ఉన్నాయి ఐమాక్స్ థియేటర్సు సినిమా స్క్రీన్ థియేటర్స్ ఇలా చాలా రకాలు థియేటర్స్ ఉన్నాయి ఉదాహరణకు తీసుకుంటే ఒక్కో థియేటర్ని ఏషియన్ థియేటర్స్ గానీ మిరా సినిమాస్ గీతా థియేటర్ లేదా ఐమాక్స్ ఇన్నివోన్స్ ఇనోక్స్ లేదా పీవీఆర్ సినిమాస్ సినీ పోలీస్ ఇంకా అన్నపూర్ణ థియేటర్స్ లేదా జెమిని థియేటర్స్ ఈ రకంగా వివిధ రకాల థియేటర్సు మనం చూస్తూ ఉంటాం ఈ థియేటర్లో థియేటర్ లోపల సరికొత్త రెన్యువేషన్ జరిగి ఉండడం లేదా థియేటర్లో సౌకర్యాలు ఉన్నతస్థాయిలో ఉండడం వలన వీటి యొక్క టికెట్ రేట్లు గానీ ఇది ఉండే స్థానాలను బట్టి వసతులు గానీ చాలా వరకు

పై స్థాయిగా ఉంటాయి క్లాసిక్గా మరియు రిచ్ లెవల్స్లో ఈ థియేటర్స్ని మనం చూడవచ్చు ఈ థియేటర్స్ ఉన్న ఏదయితే సీట్స్ గానీ సౌండ్ క్వాలిటీ గానీ ఆ స్క్రీనింగ్ పిక్చర్ గానీ థియేటర్ ఫర్నిచర్ లైక్ ఫ్యాన్స్ ఏసీస్ కొన్ని థియేటర్లో ఏసీ అవైలబుల్ కూడా ఉంటుంది ఇలా ఎవరయితే ఆడియన్స్ ఎవరయితే ఉంటారో వాటి కంఫర్టబుల్గా అవన్నిటిని బేస్ చేసుకొని మినిమం థియేటర్ ఒక థియేటర్కి ఒక టికెట్కి ఉండే ప్రైజనేది వచ్చేసి ఆయా బ్రాండ్స్ వాళ్ళు ఉన్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ని ఆధారం చేసుకొని సీనియర్ ఫీచర్స్ మీద బేస్ చేసుకొని ఈ సినిమా థియేటర్లలో రేట్లనేటివి నిర్ణయించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ సినిమాలల్లో ఈ ఏషియన్ థియేటర్స్ గానీ పీవీఆర్ సినిమాస్ గానీ వీటిలో చాలా వరకు ఒకో టికెట్ ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు నుంచి ఐదు వందలు ఇంక ఈ ఏఎంబి పిక్చర్స్ గానీ ఇంక కొన్ని థియేటర్స్లో ఏంటంటే వాటిలో సినిమాలను రైతులు ఆహ్లాదంగా పడుకొని వికసించచ్చు వీటిలో థియేటర్ ధరలు వచ్చేసి రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఈ థియేటర్లో ఇంత ధరలు ఎందుకు అనంటే ప్రజలకు సౌకర్యతలను వసతులను స్థాయిలో కల్పిస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని థియేటర్లలో త్రీడి గ్లాసెస్సు వీటి ప్రొవైడ్ వీటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ త్రీడి గ్లాసెలనేటివి అన్ని సినిమాలకు వర్తించవు ఏవయితే సినిమాలు త్రీడిలో తీస్తూ ఉంటారో ఆ త్రీడి సినిమాలకు మాత్రమే ఈ త్రీడి గ్లాసెస్ ఇస్తూ వీ ఇస్తుంటారు వీటికి పెట్టి వీక్షించడం ద్వారా ఏమవుతదంటే థియేటర్లో మనం చూసే సినిమాలు నేరుగా మనం మన కళ్ళతో చూసినట్టు మన పక్కనే జరిగినట్టు మన మీదగా వస్తున్నట్టు ఇలా మనం ఎక్స్పీరియన్స్ చేయగలము వాటి స్పెషలిటీ ఈ త్రీడి గ్లాసెస్ ఈ త్రీడి గ్లాసెస్ ఎప్పుడయితే మనకు ఆ థియేటర్ ఓనర్స్ లేదా థియేటర్ నిర్వాహకులు సిబ్బంది మనకు అందజేస్తారో వీటికి కూడా ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ని కూడా మనం ఈ టికెట్లోనే పే చేయాల్సి ఉంటుంది సాధారణంగా సినిమా టికెట్లనేటివి పూర్వం థియేటర్ వద్దకు వెళ్ళి తీసుకొనేవి కానీ ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం థియేటర్ని ఏసీ ఏ థియేటర్లో ఏ సీటు కావాలో కూడా సీట్ నెంబర్తో సహా మనం బుక్ చేసుకొనే అవైలీబిలిటీ అండ్ టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తున్నాం మనం కానీ మన మొబైల్స్ ద్వారా మన మొబైల్ ఫోన్స్ ద్వారా మనం ఎక్కడ ఉన్నా మనకు దగ్గరలో ఉన్న థియేటర్లో ఏ సినిమా ఉంది ఏ టైమ్కి ఉంది ఎంత డ్యురేషన్ ఉంది ఇవన్నీ మనకు క్లియర్గా కనిపిస్తా ఉంటాయి థియేటర్లలో రెండు రకాలుంటాయి సినిమాలు యూఏ రేటెడ్ ఏ రేటెడ్ ఏ రేటెడ్ అనే సినిమాలు కేవలం పెద్దలు మాత్రమే చూడగలిగేటి యూఏ సినిమాలు పెద్దవారు చిన్నవారు లైక్ ఫ్యామిలీ సినిమాలు ఈ సినిమాలకు కూడా రేట్లనేటివి పెద్ద పెద్ద బడ్జెట్ ఇప్పుడు ఏవయితే కొన్ని సినిమాలు స సుమారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆ పైన బడ్జెట్ వంద కోట్లు నూట యాభై కోట్లు ఇట్ల భారీ బడ్జెట్ సినిమాలు ఏవయితే ఉంటయో వాటికి ఆ బడ్జెట్కనుగుణంగా ఎంత టికెట్ ప్రా డ ప్రైసనేది పెంచితే ప్రొడ్యూసర్ గానీ డిస్ట్రిబ్యూటర్ గాని సినిమా బృందానికి వారు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అవన్నీ అంచనా వేసి సెన్సార్ బోర్డనేది వీరికి సినిమా ఆడించుకోడానికి మరియు ఆ టికెట్ రేటు పెంచుకోడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఇలా థియేటర్లలో టికెట్లు అనేటివి టికెట్ రేట్స్ అనేటివి ఫిక్స్ చేయడం జరుగుతుంది టికెట్ రేట్లలో మరొక మార్పేంటిదంటే సినిమాని మొదటి రోజు చూసేవారికి మొదటి వారం రోజుల్లో ఉండే రేటు తర్వాత రోజుల్లో ఉండదు ఎందుకంటే సినిమా పట్ల ఆకర్షితం ఉన్న వారేం చేస్తారంటే సినిమాని ఎట్లాగయినా చూడాలనే ఉద్దేశ్యంతోని ఎంత డబ్బులున్న పెట్టేవారు ఉంటారు ఈ సినిమా థియేటర్లో ఉండే మరొక పాయింటేంటంటే థియేటర్లో విభజిస్తూ ఉంటారు కొన్ని బాల్కని థియేటర్లని కొన్ని సిల్వర్ స్క్రీనని కొన్ని అప్పర్ బాల్కని లోయర్ బాల్కని ఈ విహ వేరు వేరు స్థలాలలో బాల్కనీ అంటే కొన్ని థియేటర్లలో పై స్థాయి సినిమాని మీదిలో మీది సీట్లలో కూర్చొని చూడవచ్చు తర్వాత ఈ లోయర్ బాల్కని అంటే మధ్యస్థాయి కొన్ని థియేటర్లో థియేటరు మూడు దశలుగా ఉంటుంది అప్పర్ లోయర్ అండ్ ఇక్కడ కిందికొచ్చేసి సిల్వర్ క్లాసు లేదా దీన్ని లోవర్ క్లాసు లేదా రిజర్వుడు లేదా జనరల్ ఇలా ఈ విధంగా పేర్లతో ఆయా థియేటర్లో సీట్లను విభజించి కొన్ని ప్రత్యేక బ్లాక్స్ వరకు ఆ టికెట్ల రేట్లు కూడా మార్పులు ఉంటుంది ఒకొక్క స్థాయి టికెట్కి ఒకొక్క టికెట్ రేట్ ఉంటుంది ప్రజలు కూడా ఏ సినిమా చూడడం వాళ్లకు ముఖ్యంగా భావిస్తుంటరు కాబట్టి టికెట్ రేటు అదీదని చూడకుండా ఎవరు ఎక్కడ కూర్చొని చూస్తే వాళ్లకు కంఫర్టబుల్గుంటుందో ఆ టికెట్ మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు అండ్ ఇక్కాడొచ్చేసి ఉన్నత పట్టణ స్థాయిలో అయితే థియేటర్లలో ఈ పీవీఆర్ ఇనోక్స్ సినీ పోల్స్ ఏషియన్ ఇట్లాంటి సినిమా థియేటర్లలో అయితే ఈ పట్టణ స్థానాలలో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పట్టణంలో చాలా వరకు సినిమా చూసేవారు యువకులు అండ్ ఎంప్లాయిడు కొంచెం మిడిల్ ఏ లిటిలేచు పర్సంటేజ్ ఎక్కువుంటుంది కాబట్టి పట్టణంలలో ఇక్కడ ఈ రిచ్ లెవల్ ఫెసిలిటీస్ అనేటివి కల్పించడానికి స్థానాలలో ఈ థియేటర్ నిర్వాహకులు లేదా ఓనర్స్ లేదా ఫౌండర్స్ ఎవరయితే ఉన్నారో అక్కడ థియేటర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి గానీ ఆ ఏరియాలో థియేటర్ పురాతనమయిన థియేటర్స్ ఏమయినా ఉంటే వాటిని లీజుకి తీసుకొని వాటిని పునరుద్దారించి వాటిలో సరికొత్త మౌళిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఉపయోగపడేలాగ ఆ థియేటర్ని తీర్చుదిద్దుతారు అలా తీర్చిదిద్దినప్పుడు ఆ థియేటర్ని ఆకర్షణీయంగా అందరికి అనుకూలంగా ఉండే ఒక ఆ స్థానాల్లో ఎంతవరకయితే బడ్జెట్ పెట్టగలరో అంత బడ్జెట్ మాత్రమే ఆ థియేటర్లో వేసే సినిమాకు కూడా అంతే టికెట్ ప్రైజ్ని కూడా నిర్దారించడం జరుగుతుంది